నాకు పూల మొక్కలు పండ్ల మొ పండ్లు కూరగాయలు పెంచడమంటే చాలా ఇష్టం ఎందుకంటే పూలు మనం ఎన్నో వివిధ పనుల్లో ఉపయోగిస్తాము ఆడవాళ్ళని నెత్తికి నెత్తిలో నెత్తికి కూడా పెట్టుకుంటూ ఉంటారు ఇంకా పూలను మనం గుడిలోకి కూడా తీసుకు వెళుతూ ఉంటారు పూజ కోసం అని ఇలా వివిధ రకాలలో మనం మొక్కలు పూల మొక్కలు ఉపయోగిస్తూ ఉంటాము ఇంకా పళ్ళు అంటారా మనం అనారోగ్యం పాలు అయినప్పుడు మనం పళ్ళు తింటూ ఉంటాము ఇంకా ఉపవాసాల్లో కానీ ఎన్నో దేవుని దేవుని దగ్గర కూడా పెడుతూ ఉంటాము పండ్లను ఇలా మనం ఎన్నో రకాల పండ్లను కూడా ఉపయోగిస్తూ ఉంటాము కానీ నాకు ఎక్కువ శాతం మొక్కలు పండ్లనే పెంచడమంటే ఇష్టం ఎందుకంటే మనం వివిధ రకాల వివిధ పనులు మనం ఉపయోగిస్తూ ఉంటాము కూరగాయలు కూడా పెంచడమంటే చాలా ఇష్టం మనం ఇంట్లో అవసరాలతో వాడుకుంటూ ఉంటాము ఎందుకంటే మనం ఇంట్లో తినాలంటే కూర ఉండాలి కదా అందుకే మనం వివిధ రకాల కూరగాయలు కూడా పెంచుతూ ఉంటాము కాకరకాయలు కానీ టమాట కానీ వంకాయలు కానీ అలాగే ఇతర రకాల కూరగాయలు పెంచుతూ ఉంటాము పళ్ళు పండ్ల మొక్కలు కూడా పెంచుతూ ఉంటాము ఈ కోకోనట్ అని ఇలా ఎన్నో జామ కాయలు కానీ ఇలా ఎన్నో పండ్లను మేము పెంచుతూ ఉంటాము మనకి ఇంట్లోకి కూడా అవి ఉపయోగపడుతూ ఉంటాయి ఇంకా మొక్కలు కూడా గులాబీ మొక్కలు కానీ మల్లెపూల మొక్కలు కానీ ఇలా ఎన్నో మొక్కలు ఉంటాయి మనం వివిధ రకాల వాటిని ఉపయోగిస్తూ ఉంటాము గుడిలో కానీ అలా ఎందులో ఎన్నో ప ఎన్నో పనులు మనం ఉపయోగిస్తూ ఉంటాము పండ్లు అనేది అనారోగ్య పాలు అయినప్పుడే మనం తింటూ ఉంటాము ఇంకా దేవుని ఉప ఉపవాసంలో కానీ అలా ఎన్నో రకాలు నాకు చాలా మొక్కలు కూరగాయలు పండ్లు మొక్కలు పూల మొగ్గలు అని పెంచడమంటే చాలా ఇష్టం